హలో హలో మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అదే మ్యామ్ మన అనకాపల్లిలో షుగర్ ఫ్యాక్టరీ ఉందిగా మ్యామ్ అదే మ్యామ్ అదే మ్యామ్ మనం అదే మ్యామ్ మనం ముందుగా రైతులకి అవగాహన అంటే దానిమీద చేరుకు మీద ముందు అవగాహన కల్పించాలి అనేది నా ఉద్దేశం మ్యామ్

అదే మ్యామ్ అంటే ముందు వాళ్ళకి అవగాహన కల్పించి ఇలా మనం ఇలా చేస్తే ఇలా జరుగుతుంది ఇలా పెరుగుతుంది అని మనం అవగాహన కల్పించాలి నేను అనుకుంటున్నాను మీరేమంటారు మ్యామ్ అవును మ్యామ్ అదే మ్యామ్ అవును మ్యామ్

అదే మ్యామ్ అదేండి అదే మ్యామ్ అవును మ్యామ్ వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించినటయితే మనకింకా పెరుగుతుంది అభివృద్ధి చెందుతుంది మార్కెట్ బెల్లం మార్కెట్ అనేది అని నేను అనుకుంటున్నాను

ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్